నేను కొన్ని నెలలుగా చాలా ప్రదేశాలు సందర్శించాను అవన్నీ నాకు చాలా ఇష్టమైనవి నేను ఎంతో అనుభూతి పొందాను వాటిలో కొన్ని నేను పేరుపాలెం బీచ్కు వెళ్ళాను ఆ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం రోజూ అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళాను అలాగే మా పట్టణానికి దగ్గరలో ఉన్న గౌరీపట్నం చర్చ్కు కూడా నేను వెళ్ళాను ఆ చర్చ్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను మారేడుమల్లిలోని జలపాతాలకి వెళ్ళాను అక్కడికి నేను నా మిత్రులందరితో కలిసి వెళ్ళాను అక్కడ మేమందరం కలిసి ఆడుకున్నాము స్నానం చేసాము అక్కడా మేము చాలా బాగా ఆనందించాము అలాగే అక్కడ ప్రసిద్దైనటువంటీ ఆహారము బొంగులో చికెను అది చాలా బాగుంది అది మేమందరము తిన్నాము అలాగే అక్కడ దగ్గర్లో ఉన్న అడవులు అలాగే జలపాతాలు మేము సందర్శించి అక్కడ మేము ఆడుకున్నాము అలాగే అరకు లోయకి కూడా నేను వెళ్ళాను అదీ ఒక అందమైన కొండ ప్రాంతం అయితే దాని సుందరమైన దృశ్యాలు కాఫీ తోటలు మరియు శీతాకాలపు వాతావరణానికి ఇది చాలా ప్రసిద్ధి చెందింది అలాగే నేను మొన్న మొన్న శ్రీశైలం సందర్శించాను అక్కడ పర్వతాలలో ఉన్న ఇది ఒక పుణ్యక్షేత్రం ఇదీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇది హిందువులకు చాలా ముఖ్యమైన తీర్థస్థలం అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా నేను వెళ్ళాను ఇది ప్రపంచంలోనే అత్యంత సందర్శించబడిన హిందూ దేవాలయం ఇక్కడికి రోజూ చాలామంది వస్తూ ఉంటారు అలాగే విశాఖపట్నంలోని ఉన్న బీచ్ను సముద్రతీరా ప్రాంతాలను నేను నేను సందర్శించాను అలాగే అక్కడ సముద్ర ఆహారాన్ని నేను రుచి చూసాను ఈ ప్రదేశాలను నేను సందర్శించాను ఇవన్నీ నేను చాలా ఆనందించాను చాలా అనుభూతి పొందాను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను